హలో నేను రమేష్ని చెప్పండి

మీ దగ్గర షర్ట్లు ఉన్నయా అండి టీ షర్ట్లు గానీ మాములు షర్ట్లు గానీ ఏమైనా ఎంతంత రేట్లో ఉన్నాయి మాములు షర్ట్లు రెడీమేడ్ షర్ట్లు

ఇంకా లుంగీలు అలాంటివి ఉన్నాయా మీ దగ్గర ఏ టైంలో తీస్తారండి షాపు సరే అండి ఇంకేం ఇంకేం వెరైటీలు ఉన్నాయి మీ దగ్గర

నైట్ ప్యాంట్లు కూడా దొరుకుతాయా సరే వస్తామండి షాప్ నెంబర్ ఏంటండీ మీది

సరేనండి వస్తాం అయితే అన్నీ దొరుకుతాయి కదా అన్నీ దొరుకుతాయిగా సాయంత్రం వస్తామండి సరే లుంగీలు షర్ట్లు నైట్ ప్యాంట్లు ఇవన్నీ కావాలి ఇవన్నీ కావాలి జెంట్సేనా లేడీస్వి కూడా ఉంటయా ఓన్లీ జెంట్స్వి వరకే బనీన్లు అవి అన్నీ అన్నీ ఉంటాయి అన్నమాట అయితే సరసమైన ధరలకు ఇస్తారా రేట్లు రేట్లు ఏదన్నా తగ్గించి ఫిక్సెడ్ రేట్లా

సరేనండి అయితే వస్తాంలెండి సాయంత్రం వస్తాము సరే సరే సరేనండి అట్లాగేనండి

సరే నండి వస్తాం వచ్చి చూస్తాము చూసి తీసుకుంటాము సరేనండి అయితే అదే ఆవి అన్నీ నీకు మీకు వచ్చిన నెంబరా నాదే సరేనండి అట్లాగే